నేనైతే నా స్నేహితులతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళతో తిరిగే ప్రతిక్షణం నాకు ముఖ్యమైనది ఎందుకంటే నేను ఇప్పుడు వైజాగ్ నుంచి అరకు వెళ్ళినా సరే మా మా ప్రయాణం అనేది చాలా హ్యాపీగా జాలీగా ఉంటుంది ఎందుకంటే ప్రతీదీ ఎంజాయ్ చేయొచ్చు అదే ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే స్నేహితుతుల్తో ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా అన్నీ రిలాక్స్గా అన్నీ మనం ఫ్రీగా ఉండొచ్చు ఎందుకంటే అరకులో మనం ప్రతీదీ బుర్ర గుహాస్ కానీ అరకు వ్యాలీ గానీ కటిక వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ మనం చూడచ్చు వాళ్ళతో పాటు బాగా సంతోషంగా ఆనందంగా ఉండచ్చు మనం ప్రతీదీ ఇంకా ఇంటి ద అంటే ప్రతి ప్రాబ్లంని మర్చిపోయి వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయచ్చు అదేవిధంగా ఆ కొత్త కొత్త అడ్వెంచర్స్ అంటే కొత్త కొత్త ప్లే ప్లేసెస్ అన్నీ మనం చూడచ్చు వాళ్ళతో ఫ్రీగా ఉండచ్చు ప్రతీదీ ప్రతీ పని మనం షేర్ చేస్కోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంక మనకేం గుర్తురాదు ఇంకా ఈ టెన్షన్లన్నీ ఇంకేమీ గుర్తు రాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు వాళ్ళతో